ఇప్పుడున్న కాలంలో విద్యార్థులందరూ భారతదేశంలో చదువుకొని విదేశాలకు వెళ్తున్నారు ఇక్కడ చదువుకొని ఇక్కడ భారతదేశాన్ని అభివృద్ధి పరచాలే కానీ అక్కడికి ఎళ్ళి అక్కడవాళ్నీ అభివృద్ధి చేయాలనుకుంటారు అదేదో అక్కడే బాగా చదువుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ అభివృద్ధి చెందిత్ ఇక్కడ అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుంది కదా మన ఇండియా ఇంకా డెవలప్ అవ్వాలి డెవలపింగ్ కంట్రీ గానీ డెవలప్డ్ కంట్రీ కాదు కదా డెవలపింగ్ కంట్రీ కాబట్టి ఇంకా డెవలప్ చేయాలి మనం అక్కడికెళ్ళి చదువుకోని మంచి చదువులు ఇక్కడికొచ్చి ఇక్కడ డెవలప్ చేస్తే ఇక్కడ ఇంకా బాగా చదువుకున్న ఇక్కడ పిల్లలు అందరు ఇంకా బాగా చదువుకుంటారు వాళ్నీ చూసి అరే మనం వాళ్ళందరూ అక్కడికెళ్ళి చదువుకొని ఇక్కడికి వచ్చి చేస్తున్నార్రా అని మనం ఇక్కడ చదువుకోని అక్కడికి ఎళ్తే మిగిలిన వాళ్ళు కూడా అక్కడికే ఎళ్దాంరా ఇంకా ఇక్కడ ఎందుకు అని అనుకుంటారు అలా ఉండకూడదు అక్కడికెళ్ళి చదువుకొని ఇక్కడికొచ్చి మన భారతదేశంని అభివృద్ధి పరచాలి ఇక్కడ చదువుకొని అక్కడికి వెళ్ళకూడదు